నేను నా స్నేహితులు భోజనానికి రెస్టారెంట్కి వెళ్ళాము అక్కడ నా తోటి వ్యక్తి ఆస్మాతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం గమనించాము అది గమనించిన ఎడల మేము వెంటనే ఆంబులెన్స్కి వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేశాము ఆ తర్వాత ఆ మనిషిని నేను నా స్నేహితులు కలిసి బయటకు తీసుకు వెళ్ళాము బయటకు తీసుకు వెళ్ళి కూర్చోబెట్టి ఆ మనిషికి గాలి ఆడేలాగా ప్రదేశంలో కూర్చోబెట్టి అతనికి విసిరాము విసిరాక అతనికి కొంచెం సద్దుమణిగాక ఆంబులెన్స్ రాగానే అతన్ని ఆంబులెన్స్కి ఎక్కించి ఆసుపత్రికి తరలించాము చికిత్స కొరకు ఆ మనిషి ఆ మనిషికి ఎటువంటి అపాయం లేని లేకుండా బయటపడినాడు దాంతో నేను మా స్నేహితులు చాలా సంతోషించాము